మా కుటుంబంలో ఎవరికైనా బాలేకపోతే నేనే వంట చేస్తాను మీకు ఈ లాస్ట్ అయితే చాలా బాలేదన్నమాట కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి అప్పుడు నేను వంటలు రోజు రోజు ఏ ఏ వంటలు అంటే నాకు ఆమ్లెట్ బాగా వేసేయడం వచ్చు తర్వాత ఎగ్ ఫ్రై చేస్తాను తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం వచ్చు ఎగ్ కర్రీ వచ్చు అన్ని ఎగ్ రెసిపీస్ ఎక్కువ వచ్చు నాకు చేయడం అలాంటప్పుడు నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను మా మమ్మీకి బాలేనప్పుడు చాలా శ్రద్ధగా చూసుకుంటూ మా మమ్మీకి ఏం కావాలంటే అది చూసుకుంటూ నేను వంటకాలు చేస్తూ ఉంటాను నాకు ఓన్లీ ఆనియన్ ఫ్రై కర్రీ వచ్చు తర్వాత ఇంకా చపాతీలు చేయడం ఎక్కువ చపాతీలే చేస్తాను దాంట్లో కర్రీ బంగాళదుంప కర్రీ చేస్తూ ఉంటాను అలాగా చేస్తూ మా మమ్మీని చూసుకుంటూ ఉంటాను ఎందుకంటే నేను పెద్దదాన్ని మా ఇంట్లో అప్పుడు వంటకాలు నేనే చేయాలి కాబట్టి నేనే చేస్తూ ఉండేదాన్ని చాలాసార్లు మా మమ్మీ చెప్తారన్నమాట కొన్ని కొన్ని ఎలా చేయాలి ఎంత క్వాంటిటీ వెయ్యాలి అని చెప్పినప్పుడు నాకు తెలుసు నేను చేస్తాను నన్ను చేయనివ్వండి అని చెప్పుకుంటూ నేను చేస్తూ ఉంటాను ఇంక నాకు చికెన్ కర్రీ చికెన్ కర్రీ వచ్చు ఫిష్ కర్రీ చాలా ఇష్టం కానీ కొన్ని రావు అలా కొన్ని కొన్ని వంటలు అన్ని నేర్చుకుంటున్నాను కొన్ని కొన్ని వంటల్లో ఏంటంటే వంకాయ కర్రీ చాలా బాగా వండుతాను తర్వాత ఇంకా చాలా కర్రీసు అవి వండడం నాకు ఇష్టం కానీ నాకు ఏమీ రావు ఇంకా